కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సోకిన సమయంలో ఆ ప్రాంతంలో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఎలాగంటే ఇంటి నుంచి బయటికి వెళ్లనిచ్చేవారు కాదు అలాగే వీధికొక పోలీస్ కానిస్టేబుల్ నియమించేవారు వారితో పాటు ఆశావర్కర్లు కూడా నియమించేవారు వీరు ఇంటి బయటికి రాకుండా కాపలాదారులుగా ఉండేవారు కోవిడ్ నైన్టీన్ సభ్యుల్లో కోటి హాస్పిటల్లో బెడ్డులు సరిపోక అలాగే పాఠశాలలు కాలేజ్లు కూడా వారు క్వారంటీన్ కేంద్రాలుగా వాడేవారు ఆ క్వారంటీన్ కేంద్రాలకు కోవిడ్ నైన్టీన్ విషమంగా ఉండే ప్రజలు లేదా వ్యక్తులను మాత్రమే అక్కడికి తీసుకువెళ్ళేవారు మొదటి దశలో ఉన్నవారిని హోం క్వారంటీన్ పేరుతో ఇంటి దగ్గరే వైద్యాన్ని చేయించుకునేలాగా ఇంటి నుండి బయటికి రానివ్వకుండా హోమ్ క్వారంటీన్ అనే పేరుతో ఇంటిలోనే ఉంచేవారు వారికి ఏ అవసరాలు కావాల్సిన కూరగాయలని నిత్యవసర సరుకులని వారికి ఎటువంటి అవసరాలున్నా ఆ ఆశా వర్కర్లు లేకపోతే కానిస్టేబుల్ వంటి వారు చూసుకుంటూ ఉండేవారు ఇలాగే కొన్ని సమయాల్లో ఎక్కడికన్నా బయటికి వెళ్ళాల్సొస్తే ఇంటి నుంచి ఒక వ్యక్తిని మాత్రమే బయటకు పంపేవారు అది కూడా వారు కావాల్సిన వాటిని అప్పటికప్పుడు తెచ్చుకొని మళ్ళీ ఇంటిలో నుంచి బయటికి వెళ్లకూడదు అలాగే ప్రతి ప్రాంతాలోనూ ఆ పిల్లల్ని కూడా బయటికి వెళ్ళనివ్వకుండా ఎక్కడికీ ఆడుకోవడానికి వెళ్ళకుండా చూసుకునేవాళ్ళం ఇలాగా అన్ని చేసే వాళ్ళు అలాగే ఈ కోవిడ్ నైన్టీన్ మహమ్మరి సమయంలో నన్ను మా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను కొన్ని చర్యలు తీసుకునే వా అవి ఏమిటంటే ఇంటి నుంచి బై నిత్యవసర సరుకులు తేవడానికి బయటకు వెళ్లినప్పుడు ఒక్కడినే వెళ్లి ఏమేమి కావాలో అది రాసుకుని ఆ వాటిని తీసుకొచ్చి నేను బయట ఉండి బయట ఉండి అక్కడే స్నానం చేసి బట్టలు అక్కడే వదిలేసి లోపలికి వచ్చేవాళ్ళం అలాగే శానిటైజర్ అనేది వాడుకుంటూ ఉండే వాళ్ళము ఎవరితోనైనా బయట వారితో మాట్లాడేటప్పుడు మాస్కులను ధరించి ఎదుటివారి మీద ఎటువంటి తుప్పరా పడకుండా అలాగే మా మీద కూడా మేము ఒక రెండు మీటర్ డిస్టెన్స్లో ఉంటూ వారిని వారితో మాట్లాడేవాళ్ళం అలాగే పొద్దున్నే వేడినీళ్ళు తాగడం నిమ్మకాయ పిండుకొని అలాగే గుడ్లు ఎక్కువగా తినడము పాలు తాగడమూ ఇటువంటివన్నీ చేసి వా ఆ ఆ ఇటువంటివన్నీ చేసి రోత నివారణ బ్యాక్టీరియని పెంచుకునే వాళ్లము అన్ని ఆరోగ్య శక్తిని పెంచుకొని ఆ దీనితోపాటు ముసలివారిని లేకపోతే చిన్న పిల్లలకు ఎక్కువగా వస్తుంది కాబట్టి వారికి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటిలోనే ఉండి ఇటువంటి బయటకు తిరగకుండా ఉన్నా కొంతకాలం కూడా ఎంతో జాగ్రత్తపడి అందరము బ్రతికి బయటపడ్డాం